ఓలా ఓబలా ఆటో అండి మీరు కొంచెం త్వరగా వస్తారా ఒక అడ్రస్కు అంటే నేను ఫంక్షన్కి వెళ్ళాలి టయానికి వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి మీకు అంటే ఎంత టైం పడుతుంది రావడానికి నేను ఆ అడ్రస్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది కొంచెం త్వరగా వస్తారా అండి మీరు నేను వెళ్ళాలి కొంచెం త్వరగా వెళ్ళాలి